అంజిలి రెస్టారెంట్ నుంచి పది నిమిషాలు ముందు ఆర్డర్ డెలివెరీ చేశాము కదా కదా సార్ ఆ ఆర్డరు మాకు జొమాటో ద్వారా తెప్పించుకున్నాం మా రూమ్కి అ రు ఓపెన్ చేయగానే వేజ్ బిర్యానీ నా మస్రూమ్ కర్రీ ఎగ్స్ కర్రీ చికెన్ కర్రీ వేడి బాగలేదు సార్ బిర్యానీ అయితే బ్యాడ్ స్మెల్ వస్తుంది అసలు ఉ స్మెల్ లేదు స్మెల్ లేదు చప్పగా ఉంది పసుపు లేదు ఉప్పు లేదు కారం లేదు మరి అలాగే మస్రూమ్ కర్రీ కూడా పుట్టగొడుగు ఆకులు అనేవి కుళ్ళిపోయాయి బ్యాడ్ స్మెల్ వస్తుంది మరి టేస్ట్ లేదు చప్పగా ఉంది అది ఒక చేదు చేదుగా అనిపిస్తుంది అ కారం లేదు పులుపు లేదు మరియు అది ఒక స్మెల్ వచ్చింది తినడానికి ఆ అ రుచి కలగట్లేదు మళ్ళీ బ్యాడ్ స్మెల్లు మళ్ళీ అక్కడ తక్కువ రేట్ది కాదు మసాలలు మరియు చాల రకాల చికెన్ అయితే కుళ్ళిపోయింది పాడు అయిపోయినాయి దుమ్ములు రకరకాల య చెత్తలు దుర్వాసనలు డస్ట్ మెటీరియల్స్ డస్ట్ పార్టికల్స్ చికెనులో కూడా ఉన్నాయి చికెన్ అనేది ఎక్కువ లేదు వాటర్గా కనిపిస్తుంది అక్కడ కూర కూడా ఏది లేదు అసలు బ్యాడ్ స్మెల్ టేస్ట్ స్మెల్ అసలు కనిపించట్లేదు మీరు ఆర్డర్ బాగా చేస్తారని ప్రసిద్ధి గాంచిన హోటలు అనుకున్న కానీ అసలు బాగోట్లేదు సార్ సారీ సార్ మళ్ళీ మేము ఫోన్పే చేసిన డబ్బులు తిరిగి మా అకౌంట్లోకి వేసేయండి సార్